నమస్కారమండి నేను మీ స్కూలు అదే మీ అబ్బాయి చదివే బడి టీచర్గారిని మాట్లాడుతున్న అండి అదీ మీ అబ్బాయికి కొంచెం ఒంట్లో బాగాలేదండి అంటే జ్వరంగా ఉంది అదే కాకుండా వాంతులు కూడా చేసుకున్నాడు ఆ అంటే ఇప్పుడు ఇక్కడ ఆయమ్మ గారితో పంపించి ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఒక గది ఉంటుందండి ఆ గదిలో పడుకోబెట్టాము అంటే కొంచెం చాలా నీరసంగా ఉన్నాడండి బాగా అంటే ఇందాక అసెంబ్లీ అయ్యిందండి అసెంబ్లీ అయ్యాక అక్కడ కొంచెం అదే కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయని చెప్పాడండి ఆ అది ఒళ్ళు పట్టుకుని చూస్తే కొంచెం వేడిగా ఉంది ఒళ్ళు అనుమానం వచ్చి పక్కన తీసుకెళ్ళి కూర్చోపెట్టేశాము అసెంబ్లీలో నుంచి అయితే తరువాత ఇంకొంచెం సేపటికి వాంతులు గట్రా చేసుకున్నాడండి పొద్దుట ఏమైనా గుడ్డు లాంటివి ఏమైనా తిన్నాడా అండి రాత్రి కాని ఆ అదే అనుకుంటున్నాము అదేమో కొంచెం వాంతి అయిపోయింది దాని వ ఆ దాని వల్ల కొంచెం ఆ సరే అండి ఆ వచ్చినప్పుడు ఒకసారి మేము మీ మీతో నాకు ఫోన్ చేయించండి అంటే పిల్లాడు ఎవరో తెలియాలి కదా ఆ అంటే మీరే ఫోన్ చెయ్యండి అంటే వచ్చినవాళ్ళెవరో అన్నది తెలియాలి కదా మాకు అంటే ఇక్కడ మీ నంబరే ఉంటుంది ఆ మీరు ఫోన్ చెయ్యండి అప్పుడు నేను సెక్యూరిటీకి ఫోన్ చేసి చెప్తాను వాళ్ళు పంపిస్తారండి

ఆ నా పేరా అండి రాజు అండి